వీపు నొప్పిని పోగొట్టుకోడానికి మా ఊర్లో సాధారణంగా గృహ వైద్యాలని ఎక్కువమంది పాటిస్తారు గృహ వైద్యాలలో ముఖ్యంగా చెప్పుకోవల్సినవి కొన్ని ఉన్నాయి వాటిలో ఒకటి వేడినీటి చికిత్స అంటే వేడినీటితో కాపడం పెట్టి మర్దనా చేస్తూ ఉంటారు రెండు శీతల చికిత్స ఇది ఫ్రిడ్జ్లో మనం ఐస్గడ్డ పెట్టి ఐస్ గడ్డని వీపు మీద రాయడం ద్వారా నొప్పిని పోగొట్టుకోవచ్చు స్ట్రెచ్చింగ్ వీపు నొప్పిని తగ్గించడానికి రకరకాలు అయినటువంటి స్ట్రెచ్చింగ్లను చేయడం ద్వారా కొంత వరకు తగ్గించుకోవచ్చు ఇదేవిధంగా యోగాలో కొన్ని రకాల ఆసనాలు భంగిమలు వేయడం వల్ల వీపు నొప్పిని మనం తొందరగా పోగొట్టుకోవచ్చు ఇవే కాక వ్యాయామం ద్వారా కూడా మనం వీపు నొప్పిని తగ్గించుకోవచ్చు సరైన భంగిమలో కూర్చోవడం సరిగ్గా నిద్రపోవడం వంటి ద్వా వాటి ద్వారా వీపు నొప్పిని మనం తగ్గించుకోవచ్చు ఇవన్నీ ఇంట్లో ఉండి మనం చేసుకోవచ్చు